నమస్కారమండీ ఆ మీకేం కావాలండీ ఆ చెప్పండి ఎందులో మీకు ఆ అన్ని రకాల అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయండి కంచి ఉంది కాంచీపురం ఉంది తర్వాత మీకు ధర్మవరంలో ఉన్నాయండి రకరకాల పట్టుచీరలున్నాయండి మీకు ఎందులో కావాలంటే అందులో చూపిస్తాను ఆ సరే తప్పకుండా అలాగేనండి మీరు కూర్చోండి నేను మీకు అన్నీ చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది చూస్కోండి ఆ చూడండి ఇదిగొండి ఇవి మీకు ధర్మవరంలో మంచి మంచి కొత్త కలెక్షన్ అండీ ఇదంతా అలాగే అలాగేనండి చూడండి చిన్న జారీ తీస్కొచ్చాను చూడండి మీకు నచ్చితే పక్కన పెట్టండి ఆ సరేనండి అలాగేనండి చూడండి మీకు ఇందులో బాగుంటుందండి మా దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయండి మీకు ఏరకమైన బట్టలు కావాలన్నా సరేనండి బెనారస్లో కూడా చూపిచ్చా చూపిస్తానండి మీకు ఆ చూడండి చూడండి

అలాగేనండి చూడండి మీకు ఇపుడు ఆ రేట్ అంటేనండి మీకు పంతొమ్మిదివేలండి ఒకొక్కటి ఓకే అది మీకు మేము డిస్కౌంట్ ఇస్తాం కదండీ మీకు అంతలోనే వస్తుందండి మరీ మీరు అంతలోనే పెట్టుకొని కూర్చోకండి అన్ మంచి క్వాలిటీ కూడా కావాలి కదండీ బట్టలు మన్నిక అన్ని ఉండేలాగా మేం మీకు చూపిస్తాం

ఆ అన్ని మీకు ఆ అది కూడ పన్నెండువేలండి మీకెంత అమౌంట్ పది పది పది పర్సెంట్ ఇస్తామండీ మీకు అన్ని నచ్చితే

మాది అంతా క్వాలిటీ సార్ మీరు సరేనండి సరేనండి మేనేజర్ గారితో మాట్లాడదాము ఇవి మీకు నచ్చాయి కదా పదండి మనం బిల్ చేసుకుందాం సరేనండి సరేనండి